హలో గుడ్ మార్నింగ్ నేను సెలవులకు అప్లై చేయాలి అనుకుంటున్నాను దయచేసి ప్రాసెస్ వివరించగలరా ఓహో బాగుంది ఏ రకం సెలవులను ముందుగా అనుమతి తీసుకోవాలి సరే నేను ఎంతముందు రోజు సెలవు కోసం అప్లై చేయాలి అప్రూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఓకే నేను ఎలా తెలుసుకోవచ్చు నా సెలవు అప్రూవ్ అయిందా లేదా అని ఓకే ధన్యవాదములు ఇప్పుడు ప్రాసెస్ క్లియర్గా అర్థమైంది